హలో ఈ ఫ్రూట్స్ ఎంతండి మామూలుగా ఫ్రూట్స్ ఫ్రూట్స్

దానిమ్మ

ఆపిల్ ఏది ఎట్లా కేజీయా లేకపోతే

అవునా ఇవి ఎంత ద్రాక్ష

అలాగేనండి

ఏదండి జీడిపప్పా

అలాగే సార్ ఓకే సార్ అదేలే బద్దా ముక్కా అన్ని ఉంటాయిగా గుండ్లు గుండ్లు

అలాగా అదేలేండి క్వాలిటీ బాగుంటుందా

అయ్యి ఎంత ఉన్నాయి అండి అది ఇదేనండీ నూనె లేదు సన్ఫ్లవర్ ఆయిలు సన్ఫ్లవర్ ఆయిలు ఐదు లీటర్లు ఐదు లీటర్

ప్యూర్ కాకుండా వేరుశెనగ నూనె అండి

డబ్బా మీద పది పదిహేను పదిహేను పదిహేను లీటర్లు అది అదేలెండి

అదేలెండి అదే ఎండాకాలం కదా వచ్చేది ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటాం కదా ఫ్రూట్స్ మామూలుగా మిల్కు

ఓకే సార్ ఓకే థ్యాంక్యు